మేము న్యాయపరమైన సమస్యలను చాలానే ఎదుర్కొన్నాము అందులో భూ సంబంధిత వివాదాలు ఉన్నాయి కుటుంబ విషయాలున్నాయి అలాగే మాకు ఇచ్చే వేతనాలు ఉన్నాయి ఋణాలు అలా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాము కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మేము మా కుటుంబంలోనే మేము చర్చించుకొని

చర్చించుకొని పరిష్కరించుకుంటాము మేము ఎక్కువ ఎవరిని బయటి వారిని అడిగి ఇబ్బంది పెట్టుకోము అలాగే భూ సంబంధిత వివాదాలకు వస్తే ఇందులో కుటుంబం కుటుంబంలో వారు ఉండాలి అలాగే పెద్దవాళ్ళు అంటే మన ఊరిలో ఉండే పెద్దమనుషులు కూడా ఉండాలి ఎందుకంటే మన కుటుంబం భూమి సంబంధిత వివాదాలు కాబట్టి వాళ్ళే మనకు పరిష్కారం అనేది చెప్తారు కుటుంబ విషయాలకొస్తే వాటిని మనం పరిష్కరించడం మంచిది పెద్ద వాళ్ళ దగ్గర తీసుకెళ్లకూడదు వేతనాలు అంటే వేతనాలు నాకు తెలిసి ఇప్పటికి చాలానే సమయంలోనే మనం మనకి వచ్చాయి కాబట్టి వేతనాల గురించి ఎలాంటి ఇబ్బందులు లేవు ఋణాలు ఋణాలకొస్తే మనం ఎక్కువ మనం తీసుకున్న సమయంలోనే వాళ్ళకి ఇచ్చేస్తాము ఒకవేళ ఇవ్వడం కుదరకపోతే వాళ్లని వారి దగ్గరికి వెళ్ళి ముందే చెప్పేస్తాం ఇప్పుడు కుదరట్లేదు తర్వాత ఇస్తామని అలానే నాకు తెలిసి నాకు అందులో ప్రతిదానిలోనూ న్యాయమైన సమస్యలు అనేటివి ఏమీ లేవు అన్నీ చిన్నచిన్న వివాదాలు కుటుంబ విషయాలే